నేను నా కుటుంబం మరియు స్నేహితులతో పిక్నిక్ కోసం వెళ్ళేటప్పుడు అరకుని ఎంచుకుంటాను అరకు ఒక అందమైన పర్వత ప్రాంతం ఇది మా జిల్లాలో ఉంది అక్కడ చాలా చూడటానికి మరియు చేయడానికి ఉన్నాయి ఇది ఒక పిక్నిక్ కోసం ఒక అద్భుతమైన ప్రదేశం అరకులో పిక్నిక్ కోసం నేను ఏం చేస్తాను అంటే ఒక అందమైన ప్రదేశంలో పొడవైన నడక చేయడం అరకులో చాలా అందమైన నడక మార్గాలు ఉన్నాయి మేము ఒక నది ఒడ్డున ఒక పర్వతంపై లేదా అడవిలో నడవవచ్చు నదిలో ఈత కొట్టడం అరకులో నేను అనేక నదులు మరియు చెరువులు ఉన్నాయి మేము నదిలో ఈత కొట్టవచ్చు లేదా చెరువు ఒడ్డున విశ్రాంతి తీసుకోవచ్చు అడవిలో చిక్కుళ్ళు పట్టుకోవడం అరకు అడవిలో అనేక రకాల చిక్కుళ్ళు పెరుగుతాయి మేము చిక్కిళ్ళు పట్టుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది స్థానిక భోజనం రుచి చూడటం అరకులో అనేక రుచికరమైన స్థానిక వంటకాలు ఉన్నాయి మేము ఒక స్థానిక రెస్టారెంట్లో భోజనం చేయవచ్చు లేదా స్థానికుల నుండి భోజనం కొనుగోలు చేయవచ్చు అరకు ఒక అద్భుతమైన పిక్నిక్ ప్రదేశం ఇది ఒక అందమైన ప్రకృతి దృశ్యం చాలా చూడటానికి మరియు చేయడానికి ఉంది నా కుటుంబం మరియు స్నేహితులతో కలిసి కొంత సమయం గడపడానికి ఇది ఒక గొప్ప మార్గం నేను నా కుటుంబం మరియు స్నేహితులతో పిక్నిక్ కోసం పరిగణించగలిగే మరికొన్ని ప్రదేశాలు ఏమిటంటే మారేడుమిల్లి మారేడుమిల్లి కోనసీమ జిల్లాలోని ఒక మరొకమైన మరొక అందమైన ప్రాంతం ఇక్కడ అనేక చూడటానికి అనేక విషయాలు మరియు చేయడానికి అనేక విషయాలు ఉన్నాయి దిండి రెస్టారెంట్ రిసార్ట్ దిండి రిసార్ట్ కోనసీమ జిల్లాలోని ఒక అందమైన రిసార్ట్ ఇక్కడ ఒక బీచ్ ఒక సరస్సు మరియు అనేక స్థానిక ఆకర్షణలు ఉన్నాయి నేను ఏదైనా ప్రదేశాన్ని ఎంచుకున్నా నా కుటుంబం మరియు స్నేహితులతో కలిసి సమయం గడపటానికి మరియు కొన్ని మంచి జ్ఞాపకాలను సృష్టించడానికి ఎల్లప్పుడూ ఆసక్తిని కలిగి ఉంటాను